మా స్కూళ్లలో ఎక్స్ట్రా కల్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి అందులో నేను రోజు పాల్గొంటాను రోజు సాయంత్రం ఒక పీరియడ్ పోటీల కోసం క్రీడల కోసం కేటాయిస్తారు అందులో ముందుగా మేము క్రీడల్లోకి వెళ్లేటప్పుడు అందరిని ముందుగా వేరే వేరే టీంల లెక్క డివైడ్ చేసుకొని దానికి కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ షెటిల్ ఫుట్బాల్ వంటివి అందరికీ కేటాయిస్తాం ముందుగా కబడ్డీ గురించి మాట్లాడుకుంటే కబడ్డీలో ఏడు మంది ఉంటారు అందులో రైడర్స్ ఇంకా డిఫెండెర్స్ కూడా ఉండొచ్చు ఏడు మందిలో నేను మా టీంలో అలాగే రెండు టీంలు ఉంటాయి కబడ్డీలో ఇక ఎవరైతే గెలుపొందారు వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంక తర్వాత ఖోఖో గురించి మాట్లాడుకుంటే ఖోఖోలో పదకొండు మంది ఉంటారు అందులో కొందరు సిట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు స్టాండింగ్ చేసే వాళ్ళు ఉంటారు ముందుగా ఒక టీం సిట్టింగ్ చేసిన తర్వాత వాళ్లు ఎంతమందినైతే అవుట్ చేస్తారో అది కౌంట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇంకో టీం వాళ్ళు సిట్టింగ్ చేస్తారు వాళ్లకంటే వీళ్ళు ఎక్కువ మందిని అవుట్ చేస్తే వీళ్ళు గెలుపొందినట్టు అలాగే క్రికెట్ విషయానికి వస్తే క్రికెట్లో పదకొండు మంది ఉంటారు అందులో బౌలర్లు బ్యాట్స్మెన్లు ఉంటారు అలాగే ఒక వికెట్ కీపర్ ఫీల్డర్స్ ఇందులో ముందుగా ఒక టీం బ్యాటింగ్ చేస్తుంది బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంకొక టీం బౌలింగ్ వేస్తుంది బౌలింగ్ టీమ్ ఏమో అందులో వారిని వికెట్స్ తీయాలని అనుకుంటుంది బ్యాటింగ్ టీం ఏమో ఎక్కువ రన్స్ కొట్టడానికి ఉంటుంది ఒకవేళ బ్యాటింగ్ టీం ఎన్ని రన్స్ అయితే కొడుతుందో అది ఇరవై ఓవర్లైన ముప్పై ఓవర్లైనా వాళ్లు ఎంత పెట్టుకుంటే అంత ఇక తర్వాత ఇంకో టీం దిగి వారి కంటే ఒక రన్ ఎక్కువ కొడితే ఆ టీం గెలిచినట్టు సెలెక్ట్ చేస్తారు తర్వాత వాలీబాల్ గురించి మాట్లాడుకుంటే ఆరు మంది ఉంటారు అందులో రెండు టీంలుంటాయి ఇంకా నెక్స్ట్ షటిల్ ఇందులో ఇద్దరు లేకపోతే ఒక్కరు కూడా ఆడొచ్చు ఇందులో షటిల్ కాకుంటుంది షటిల్ బ్యాట్ ఉంటుంది ఒక షటిల్ కాక్ని ఇద్దరు కింద పడకుండా ఒకరికి ఒకరు కొట్టుకుంటూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఫుట్బాల్ ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటే అందులో ఒక బాల్ ని ఎవరైతే గోల్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళు గెలుపొందినట్టు ఇంకా నేను ఇందులో కబడ్డీలో పాల్గొన్నాను కబడిలో నేను డిఫెండెర్ని అలాగే నేను డిఫెండింగ్లో ఫైవ్ పాయింట్స్ చేశాను అందువల్ల నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది చివరికి మేము కబడ్డీలో ఎంతో కష్టపడి గెలిచాము అలా గెలిచిన తర్వాత అందరూ నన్ను బాగా ఆడావని అన్నారు సాయంత్రం అన్ని ఆటలు అయిపోయిన తర్వాత ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అందులో ముందుగా ఖోఖో వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఖోఖో తర్వాత వాలీబాల్ వాళ్లకు అలాగే షటిల్ వాళ్లకు ఈ ఫుట్బాల్ వాళ్లకు ఇవ్వడం జరిగింది చివరిగా మాకు కబడ్డీ వాళ్లకు బహుమతులు ఇవ్వడం జరిగింది అందులో ప్రైస్ నిచ్ఛాయన ముందుగా టీం కెప్టెన్ అయిన నన్ను స్టేజి పైకి పిలిచి అందరికీ మెడల్స్ బహుకరించడం జరిగింది అలాగే పాల్గొన్నందుకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అందరికీ టీంకి కలిసి ఒక ట్రోఫీ లాంటిది ఇచ్చారు దాన్ని నేను మేం అందరం తీసుకొని ఒక గ్రూప్ ఫోటో దిగాం తర్వాత వేరే వాళ్ళు మా సాటి స్నేహితులు కూడా ఖోఖోలో పాలుపంచుకోవడం జరిగింది వాళ్లు కూడా మొదటి బహుమతి వచ్చింది వాళ్లను కూడా స్టేజి పైకి పిలిచి వాళ్లకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు బహుమతులు తీసుకుంటుంటే నేను మెడల్స్ భాహుకరించడం అవన్నీ నా ఫోన్లో చిత్రీకరించాను నెక్స్ట్ మేము బహుమతులు అందుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులతో మా విషయాలు అన్ని చెప్పుకోవడం జరిగింది అప్పుడు మా తల్లిదండ్రులు కూడా మంచిగా పాలుపంచుకున్న ఇలాగే ఎన్నో ఆటలలో గెలుపొందాలని వాళ్ళు అన్నారు తర్వాత ఈ విషయాన్ని మొత్తం నేను ఆ ఫోన్లో చిత్రీకరించుకున్నాను ఆ చిత్రీకరించుకున్న ఫోటోలని ఎడిట్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లలో ఇంస్టాగ్రామ్లలో పోస్ట్ చేశాను